ప్రయాణం చేశాను కొకో అనే ఒక క్రీడని ఆడడానికి ప్రయాణం చే ప్రయాణం చేశాను నేర్చుకోడానికంటే ఎలా అంటే ఒక తమిళనాడు అనే ఒక ప్లేసులో ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసారు మాకు టోర్నమెంట్ ఆడటానికి మేం తమిళనాడుకి ట్రావెల్ చేసాము ట్రావెల్ చేసే టైం చాలా సంతోషం అంటే ఒక ఒక గ్రేట్ టైం ఉంది మాకు చాలా మందెళ్ళాము మా టీం మ మేమందరం కలిసి ఒక లెవెన్ మెంబర్స్ టీము అట్లా ఒక టూ త్రీ టీమ్స్ వెళ్ళాము ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక మంచీ సమయం మాకు కోయంబత్తూర్ దగ్గర అది తమిళనాడుకి అందరం కలిసి ట్రైన్లో వెళ్ళాము వెళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీ చాలా అద్భుతంగా ఉండేది తమిళనాడంటే సౌతులో ఒక గ్రేట్ మంచి వ్యూసుంటయి సీనరీ అవన్నీ జూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసుకుంటెళ్ళాము ఆక్కడెకెళ్ళేటప్పుడు మేం ఫ్రెండ్సందరం ఉండేదాచ్చి అందరం కలిసి ఆడుకుంటు మొ ఫో అందరం కలిసి ఆడుకుంటూ పాటలు పాడుకుంటు అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్లాం వెళ్ళే సమయం అక్కడికెళ్ళాము అక్కడికెళ్ళి కొకో ఆడాము అందరం మంచిగా గెలిచాము మళ్ళీ రిటర్నయ్యేటప్పుడు అట్లనే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాము ఇది నేను నా ఇంటర్ టైములో చేసింది ఎక్కువ నాకు ట్రావెలింగ్లో నాకు సంతోషం ఇచ్చేదేందంటే నేను నా నైన్త్ క్లాసున్నప్పుడు ఒక ప్లేస్కెళ్ళాను అది మైసూర్ అండ్ బెంగళూర్ మా స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళారు అదొక ట్రిప్పు ట్రిప్పనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మా అందరికి అప్పుడు మా బాబాయి చనిపోవడం వల్ల నేను కర్నూల్ అనొక ప్లేస్లో ట్రైన్ ఎక్కిన మా ఫ్రెండ్సందరు మాత్రం హైదరాబాద్ మా స్కూల్ దగ్గర నుంచి స్టార్టయ్యారు స్కూల్ దగ్గర బస్లో బస్లో స్టార్టయ్యి అందరు కలిసి బస్లో బస్ నుంచి రైల్వే స్టేషన్ కొచ్చి లగేజంతా హెవీ హెవీగా బస్లో కుక్కి ఒకొక్కరం ఒకరం మూడు బ్యాగులు పట్టుకొచ్చినం మనిషొక ఫోను ఒక ఫోన్ మాకా ఫోనయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది సిట్యువేషన్లో ఇంక కొందరికయితే లవర్సు మా ఫ్రెండ్స్కి లవర్స్ ఉండే ఎక్స్ఫ్లోర్ చేసే టైములో ఇంక వాళ్ళ లైఫ్ వాళ్ళ అందరూ ఒక పెయిర్ పెయిరున్నవాళ్ళు అలా గర్ల్ ఫ్రెండ్స్ని బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొని సైడికెళ్ళిపోయి మంచిగ ఎక్స్ఫ్లోర్ చేసుకుంటు సీనరీస్ చూసుకుంటు ఫోటోలు తీసుకుంటు అట్లే చేస్తుండే నేను కర్నూల్లో ఎక్కిన తర్వాత నుంచి స్టార్టయింది నా జర్నీ నేను నైటు పదకొండు గంటలకి టైములో ఎక్కిన కర్నూల్లో ఎక్స్ప్రెస్ నర్సా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్సు నా నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు పోయినాము అందరం కలిసి వెళ్ళినాం అప్పుడు స్కూల్స్ దగ్గర దగ్గర మా అక్షరా స్కూల్ నుంచి టూ హండ్రడ్ నంబర్స్ పోయినాము అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మాకు కర్నూల్ వెళ్లి మేము కర్నూలు ఎక్కితే మార్నింగ్ ఫోర్ కట్ల బెంగళూరులో దిగి బెంగళూరు దగ్గర డైరెక్ట్ యశ్వంతపూర్ ఎస్ ఆర్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ దిగి అక్కడ డైరెక్ట్ బస్సెక్కినాం బస్సెక్కి అక్కడి నుంచి మేమందరం బస్లో మైసూర్కెళ్ళాం మార్నింగ్ మార్నింగ్ పోయినాం మైసూర్కి సెవెన్ ఎయిట్ టైంకి పోయినాం అక్కడ ఒక హోటల్ ఉండే ఒక త్రీ హోటల్సేమో బుక్ చేసిండు మాకు ఫస్ట్ ఒక హోటల్ దగ్గరెళ్ళాగాము అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ దిగినాము దాని తర్వాత అందరం వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ ఏంటి అనేసి కానక్కడ చాల సేపు ఆపారు ఫుడ్డు కోసమనేమో కానీ ఆ మేము అప్పుడే కేవలం బ్రష్ చేయాలేం కా చేయాలేం కాబట్టి ఎవ్వరము ఫుడ్దేం తినలేదు ఒక ఛాయ్ తాగి అక్కడ నుంచి త్రీ హోటల్స్లో మైసూర్లో ఒక హోటల్ ఒక ఫైవ్ స్టారో ఫోర్ స్టార్ హోటల్లో మాకీ బుక్ చేసారు హోటల్ మాత్రం చాలా మంచిగా మంచిగుండే ఫోర్ మెంబర్స్ ఉండే రూమ్కి ఫోర్ మెంబర్సు మేం ఫోర్ మెంబర్సు అందరం బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డే అందరం మా ఫ్రెండ్స్కి చాలా మందికి వాళ్ళకి షవర్ యూజ్ చేయడము ఏసీని ఎట్లా కంట్రోల్ చేయడము ఇవన్నీ తెలవదు నాకొద్దిగా తెలుసు కాబట్టి నేను యూజ్ చేస్తున్న అంటే షవరంటే మన గ్రీజర్ నుంచొచ్చే హాట్ వాటర్ షవరు అది యూజ్ చేయడం మా ఫ్రెండ్స్కి చాలా మందికి రాదు అందరూ కోల్డ్ వాటర్ అట్లా యూజ్ చేస్తుండే అప్పుడు నేను చాలామందికి షవర్ నేర్పిచ్చినా ఎట్లా యూజ్ చేయాలో నేర్పిచ్చినా ఏసి ఎట్లా యూజ్ చేయాలో నేర్పిచ్చినా ఒక్కొక్కలికి మెయిన్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ టెంపరేచర్లో పెడితే చలికి వణుకుతురు మా వాళ్ళందరూ అప్పుడందరు ఇంత దుప్పటి కప్పుకుని త తల వంచీ ఇద్దరూనీ అక్కడ మేం ఎట్లన్నా మేం అక్కడికి పోయినప్పుడు మనం ఏదో ఒకటి దొంగతనం చేస్తాము అందులో మేము సోప్సు షాంపూసు ఇంకా కొన్ని క్లాత్స్ లైక్ టవల్ ఇవన్నీ థెఫ్ట్ చేసి పోయినాము అవన్నీ మా బ్యాగులోనే పెట్టుకొనొచ్చేసినము ఎవ్వరేం అనలేదు జస్ట్ మళ్ళీ ఎక్సెస్కుందేమో పంచతార్ద మేం అంత పట్టిచ్చుకోలే కానీ బాగా ఎంజాయ్ చేసినాం అక్కడ అవి అక్కడ త్రీ డేస్ ఉండే మైసూర్లో ఫస్ట్ డే అందరం కలిసి ఒక పార్కుకెళ్ళాము అక్కడేదో వాటర్ ఫౌంటెన్సు ఇవి లేజర్ షో చూపిచ్చారు అక్కడ ఒక మా చి ఒక మా జూనియర్లో ఒక బాబు తప్పిపోయిండు అది మాకు చాలా టెన్షన్ తెచ్చింది కానీ మేమందరం మేమే ఫైనలీ అంటే మా టెన్త్ క్లాసులో వాళ్ళు రాలే మేమే మేం టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు పోయినాం అప్పుడు మేమే పెద్దోళ్ళం కాబట్టి మేము అందర్నీ చూసుకుంటూ అందరినీ ఒక సైడికి చేసి పెట్టినాము బాబుని ఎత్తుకొనొచ్చి ఇంక అందరం కలిసి బస్లో ఎక్కి రిటర్న్ అయిపోయినాం అట్లాగా టూ త్రీ డేసు మైసూర్లో ఉన్నాం త్రీ డేసు ఉన్నాం తర్వాత త్రీ డేసు బెంగుళూరుకొచ్చినాం బెంగుళూర్లా ఒక ఫారెస్ట్కెళ్ళాము ఒక రోజు వండర్ లాక్కెళ్ళాము వండర్లో అయితే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండే మాకయితే అక్కడ అయిపోయిన తర్వాతా మై ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ చూసినాం అక్కడ షాపింగ్ చేసినమూ మ్యా మ్యాక్సిమమ్ బెంగళూరు మైసూర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసినాము ట్రై చేసాము చేసినాము కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాము ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి అది ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఒక మంచి మెమరీ లెక్కుంది ఇంకా మేము కొత్తగా ఏమన్నా ట్రై చేసిందంటే ఫ్రెండ్స్ అందరం డిగ్రీ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత గోవాకి పోయినాము అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండే మాకు గోవాకు పోయి మంచిగా ఎంజాయ్ చేసుకుంటు ఏమంటరు వాటరు గేమ్స్ అన్నీ చేసినాము ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండే గోవాలో అందరం ఎంజాయ్ చేసినాము పబ్స్కెళ్ళినము కెసీనోకెళ్ళాము ఆడామక్కడ ఇంకా ఏమంటారు ఇది వాటర్ రేస్ అయితే చాలా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండే ఇప్పుడుదాకది మొత్తం అండర్ వాటర్కెళ్ళి మొత్తం యానిమల్స్ని చూడడము వాటర్ స్కై చేయడము అది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండే యా దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హేవ్